మనం పాత్రలు తోమే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది ఎందుకంటే మాములు పాత్రలను అయితే సులభంగా మనం క్లీన్ చేయవచ్చు కానీ జిడ్డుగా ఉన్న పాత్రలని శుభ్రం చేయాలి అంటే కొంచెం కష్టతరం అనే చెప్పవచ్చు ఎందుకంటే మామూలుగా అయితే సులభంగానే ఉంటుంది ఈ నూనెతో తయారుచేసిన పదార్థాల వల్ల పాత్రలకి జిడ్డు ఎక్కువగా పడుతుంది వీటిని క్లీన్ చేయాలి అంటే కొంచెం కష్టతరం అయితే మనం సబ్బుల్ని సర్ఫుల్ని వాడి కొంతమేర క్లీన్ చేయవచ్చు నీటిని బాగా ఉపయోగించి అయితే డిష్ వాషర్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి వాటిల్ని కూడా ఉపయోగించి మనం తోమినట్లు అయితే జిడ్డు పోతుంది ఇంకా మనం చాలా ప్రక్రియలు అయితే ఉంటాయి మనం ముందుగా ఇటుక పొడి లాంటివి పెట్టి రుద్దినా కానీ కొంచెం పోవటానికి ఉంటుంది అలాగే నిమ్మరసంతో కూడా కొంతమంది తోముతూ ఉంటారు ఇలా రకరకాలుగా జిడ్డు పాత్రలని వదిలించడానికి ప్రక్రియలు అయితే మనకి అందుబాటులో ఉంటాయి